ఏలూరు జిల్లాలో ప్రధానంగా ఉండే విద్యా సంస్థలు శ్రీ చైతన్య మరియు నారాయణ తదుపరి విద్యాసంస్థలు ఇవి స్కూళ్ళతో మొదలయ్యి కాలేజీలు విశ్వవిద్యాలయాలు వృత్తి రీత్యా ఇంకా మరియు చాలా సంస్థలతో ప్రజల ముందుకొస్తున్నారు ఇంకా ఫీజులు ఎంతవరకు అందుబాటులో ఉండవచ్చు అనంటే ఒక సామాన్యుడు పెట్టుకునే విధంగానే

ముందస్తుగా దానికి తీసుకుని ఏలూరు జిల్లాలో మనం చూసుకుంటే ఈ కోర్స్ని ఎక్కువమంది తీసుకోవడం అనేది ఈ మధ్యన బాగా పైకి వస్తుంది ఈ స్కూలు నుండి కాలేజీ నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళకి వీటి మీద అవగాహన బాగా పెరిగి ఫీజులు ఎంతున్నా కానీ ఈ మధ్యన తల్లిదండ్రులు కూడా ఆలోచించకుండా పిల్లల భవిష్యత్తు కోసం చదువులకి కష్టపడి పెడుతున్నారు వాళ్ళకున్నా లేకపోయినా పిల్లలు చదువుల కోసమని ఎంతైనా ఖర్చు పెట్టి వాటిల్లో చదివిస్తున్నారు ఇంత పెట్టి చదివిస్తున్నందుకు అవకాశాలున్నాయా లేదా అనేది మనకొచ్చిన మొదటి క్వషన్ సో మనం చూసుకుంటే ఇక్కడ అవకాశాలయితే చాలా ఉన్నాయి కానీ మన మేధస్సు మేధాశక్తి అంతా ఉపయోగించి మనం కరెక్ట్ సరైన విధానంలో వెళ్ళాలే కానీ అంతా మంచిగా ఉంటుంది